ఇంకా పీస్ని వాడుతాము అలా పీచుని వాడుతాము కదా ఆ పీచును సబ్బుతో రుద్దుకోవాలి రుద్దుకున్న తర్వాత పాత్రలపై ఉపయోగించాలి ఆ పాత్రలపై ఆ పీచుతో తోమాలి అలా పీచుతో తోమడం వలన జిడ్డు ఏదైతే ఉంటుందో ఆ జిడ్డు అలా తోమడం వల్ల వెళ్ళిపోతుందన్నమాట అలా వెళ్ళిపోయిన తరవాత మనం నీళ్ళను తీసుకోవాలి నీళ్ళను తీసుకున్న తర్వాత మనం ఎలా అయితే తోమామో అలానే చక్కగా అది తోమిన సబ్బు అంతా వెళ్ళిపోయేలా కడగాలి అలా నీళ్ళతో కడిగిన తర్వాత ఆ పాత్రలన్నీ విడివిడిగా ఆరబెట్టుకోవాలి అలా ఆరబెట్టుకోవడం వలన మనకి పాత్రలు చాలా రోజులుగా ఉపయోగించుకోవచ్చు లేదు అనంటే మనం అలానే పెట్టడం వల్ల ఆ పాత్రలు జంగుకొచ్చి ఖరాబ్ అయ్యే లాగా అవుతాయి అందుకే మనం అలా విడివిడిగా ఆరబెట్టుకోవాలి అలా ఆరబెట్టుకోవడం వలన మనకి పాత్రలు ఎంతో కాలంగా వాడుకోవచ్చును అలా శుభ్రం చేయడానికి ఏం వాడాలి అనంటే శుభ్రం చేయడానికి పాతకాలంలో ఇసుక వాడేవాళ్ళు మట్టి మట్టితో తోమేవాళ్ళు పూర్వంలో కానీ ఇప్పుడు మనకు బయట పాత్రలు తోమడానికి ఎన్నో రకాల పీచులు వస్తున్నాయి వాటిని స్క్రబ్బర్స్ అని కూడా అంటారు అలా వాటితో తోమ వచ్చును అలా వాటితో తోమితే మనకు చాలా సులువుగా పని అయిపోతుంది మనం వాటిని కొనుక్కొని మనం ఇంట్లో వాడినట్లయితే మనకి చాలా టైం మిగులుతుంది సమయం మిగులుతుంది మనకి టైం చాలా తక్కువ ఉన్నప్పుడు మనము ఇలాంటి స్క్రబ్బర్స్ వాడితే మనకు చాలా ఈజీగా అయిపోతుంది అలాగే మనం సా బాసాన్లు బాసాన్లని కూడా అంటారు పాత్రలని అలా పాత్రలని కడిగేటప్పుడు మనకు చేతులు నొప్పెట్టకుండా మనం బయట డిష్ వాషర్స్ కూడా కొనుక్కోవచ్చు ఇప్పుడు మనం మనకి టైం సమయం లేదు అని అనుకుంటే మనం డిష్ వాషర్ని కూడా తెచ్చుకుని అందులో కూడా పాత్రలను వేయవచ్చును అలా కూడా మనం మన పనిని సులువుగా అయిపోవచ్చును సో మనం ఇలా ఇన్ని రకాలుగా మనం పాత్రలను శుభ్రం చేసుకోవచ్చును పాత్రలను శుభ్రం చేసుకునే విధానంలో మనం ఎన్నో రకాల సబ్బును కూడా వాడుతాం ఆ సబ్బులు అనేటివి మార్కెట్లో మనకి చాలా రకంగా దొరుకుతాయి అలా సబ్బులను తీసుకొని మనం ఆ పీచుతో తోమి చక్కగా నీళ్ళతో కడుగుతే సరిపోతుంది ఇలా మనం పాత్రలను శుభ్రం చేసుకోవచ్చు లేదు అనంటే మనం డిష్ వాషర్ని తీసుకొని డిష్ వాషర్లో మనం పాత్రలను వేసేశామనుకో అదే డిష్ వాషర్ మనం పాత్రలను శుభ్రం కూడా చేస్తుంది లేదు మీ దగ్గర అంత డబ్బులు లేదు అని అనుకుంటే మీరే మీ చేత్తో ఇలా నేను చెప్పిన విధంగా మీరు శుభ్రం చేసుకోవచ్చు మనకు పాత్రలకు కా తోమాలి అనంటే కావలసిన పదార్థాలు ఏంటి అనంటే సబ్బు ఏదైనా మార్కెట్లో దొరికే పీచు నీళ్ళు ఉంటే సరిపోతుంది ఇలా పాత్రలను శుభ్రం చేసుకోవచ్చు